నేను డిగ్రీ బీకాం కంప్యూటర్స్ చదివాను దాని తర్వాత పీజీ చేయాలనుకుంటున్నాను ఏం చేయాలో నాకు చాలా ఆలోచన కలగట్లేదు కానీ ఎంబీఏ గానీ ఎంసీఏ గానీ చేయాలనుకున్నాను కానీ ఎంసీఏ అనేది కంప్యూటర్కి సంబంధించింది నేను చదివింది అకౌంట్స్కి సంబంధించిన సో ఎంకామ్ ఎంకామ్ అనుకున్నాను కానీ ఎంకామ్కి అంత గ్రిప్ లేకపోవటం వల్ల ఎంబీఏ చదవాలి అనుకున్నాను ఎంబీఏ చదవడానికి నా డిగ్రీ కాలేజీలో ఉన్న మా సార్లని అడిగి వారి ద్వారాగా నేను నిర్ణయాన్ని తీసుకున్నాను అలాగైతే ఎంబీఏ ఐసెట్ కోచింగ్ తీసుకుని ఐసెట్ రాశాను రాసిన తర్వాత ఎంబీఏ సీటు వచ్చింది అదేవిధంగా ఎంబీఏ రెండు సంవత్సరాలు ఎస్ఆర్కే కాలేజీలో చదివాను తర్వాత ఎంబీఏ పూర్తి చేసుకుని యాక్సిస్ బ్యాంకులో ఉద్యోగాన్ని సాధించాను ఈ విధంగా నేను ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అదేవిధంగా దాన్ని సలహా మా మా ఉపాధ్యాయులైన వారిని కనుక్కొని జాయిన్ అవ్వడం జరిగింది ఈ విధంగా నేను మా సార్ని సలహా అడిగాను